నాకు వేరే దేశానికి ప్రయాణించే అవకాశం వస్తే అది తప్పకుండా దుబాయ్ అవుతుంది అండి ఎందుకంటే నాకు దుబాయ్ చిన్నప్పటి నుంచి వెళ్ళాలని కోరిక అండి అక్కడ ఉన్న ఎత్తైన కట్టడాలు అక్కడున్న పార్కులు ఆ అంటే చాలా ఇష్టం అన్నమాట అంటే ఈ భూ ప్రపంచంలోనే అతి పెద్ద కట్టడమైన బుర్జ్ ఖలీఫా కూడా అక్కడ ఉంది మళ్ళీ అదే విధంగా వాళ్ళు స్వంతంగా మానవులు నిర్మించిన ఒక దీవిని వాళ్ళు కట్టారు అది చూడటం కూడా నాకు చాలా ఇష్టం అండి అది ఒక పామ్ ట్రీ అంటే ఇది ఈత చెట్టు ఆకారంలో ఉంటుంది అది చాలా బాగుంటుంది అన్నమాట అది దాని పేరు పామ్ ఐలాండ్ అని అంటారు అంటే తెలుగులో ఈత ద్వీపం అంటే అది ఈత చెట్టు ఆకారంలో ఉంటుందని దానికి ఆ పేరు పెట్టారు అదేవిధంగా ప్రపంచంలో ఒకే ఒక్క ఏడు నక్షత్రాల హోటల్ ఉంది అది కూడా దుబాయ్లోనే ఉంది అది చూడటానికి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ డి లాగా కనిపిస్తుంది అన్నమాట దాంట్లో చాలా అందమైనవి అంటే అందమైన షాపింగ్ మాల్స్ ఇంకా హోటల్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి ఇంకా దుబాయ్లో చూడాల్సినవి చాలా ఉన్నాయి అంటే అనేకమైన పెట్రోల్ మైనింగ్స్ అలాంటివి చూడటం అంటే నాకు చాలా ఆసక్తి వాటిని చూడాలని మళ్ళీ అదే విధంగా అక్కడ డెసర్ట్లో ఆ ఎడారి కూడా చాలా బాగుంటది దాంట్లో కారులో ఎక్కించుకుని తీసుకువెళితే అది కూడా చాలా బాగుంటుంది ఆ డ్రైవ్ అది కూడా చాలా ఇష్టం దుబాయ్ ఎప్పుడు వెళ్ళినా వెళదామని అనుకున్నా కానీ ఈ మాత్రం తప్పనిసరిగా చేసి వద్దామని నా కోరిక దుబాయ్ ఎందుకు వెళదాము అని అనుకున్నాను అంటే ఇవే కారణాలు అది ఎప్పటికైనా నేను ఒకసారైనా నా జీవితకాలంలో వెళ్ళాలని నేను అనుకుంటున్నాను అక్కడ ఉన్న కట్టడాలు అవన్నీ చూసి ఒకసారి నా కళ్ళతో నేను స్వయంగా చూసి రావాలని అనుకుంటున్నాను అదే విధంగా అది ప్రాంతం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కరువు అని ఇది వరకు ఉండేది కానీ ఇప్పుడు వారికి వచ్చిన పెట్రోల్ బావుల వల్ల అనేక రకాలుగా వాళ్ళు ఆర్థికంగా స్థిరపడ్డారు కాబట్టి దాన్ని చాలా బాగా డెవలప్ చేసుకున్నారు దాన్ని చూడాలని కూడా నాకు చాలా ఆశగా ఉంది